పండగలలో మేము అనేక వంటకాలు వండుకుంటాము పండుగలు భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం ఈ సందర్భంలో మనం మన కుటుంబం మరియు స్నేహితులతో కలిసి కొత్త వంటకాలును ప్రయత్నించడానికి మరియు ఆనందించడానికి ఇది అద్భుతమైన సమయం నేను పండుగలలో వండుకునే కొన్ని ప్రసిద్ధ భారతీయ వంటకాలు ఏమిటంటే మొదటిగా టిఫిన్లకు పొద్దున్నే పూరీలు ఇడ్లీలు గారెలు స్పెషల్గా చేసుకుంటాము పూరి అనేది ఒక రకమైన డొనట్ ఇది మొక్కజొన్న పిండి నుండి తయారు చేయబడుతుంది అలాగే మధ్యాహ్నం మేము బిర్యానీ చేసుకుంటము బిర్యాని చికెన్ కర్రీ ఫిష్ అన్ అన్ని రకాల నాన్ వెజ్ కూరలు వండుకుంటాము అలాగే పులిహార దద్దోజనం అరిసెలు బూరెలు గారెలు ఇలా అనేక రకాల వండుకుంటాము అలాగే మాకు ఎంతో ఇష్టమైన కేకులు పండుగలలో ఒక ప్రసిద్ధ రుచికరమైనవి అవి వివిధ రకాల పదార్థాలతో తయారు చేయబడుతాయి ఈ వంటకాలు మాత్రం భారతదేశంలోని అనేక వంటకాలలో కొన్ని మాత్రమే భారతీయ వంటకాలలో అనేక రకాలు మరియు రుచులు ఉన్నాయి మరియు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది